నేటి ప్రపంచంలో కొన్ని దేశాల్లో భారతదేశంలో మరి మనము ఉన్నాం కాబట్టి మరి భారత దేశం నుంచి మరొక దేశానికి మనము వెళ్ళినప్పుడు మనకు తెలుగు మాత్రమే వచ్చు ఇప్పుడు మహారాష్ట పోయాము అక్కడ హిందీ మనకు రాదు అయితే అక్కడ మనం ఎవరినైనా తెలుగు వచ్చిన వారిని కాంటాక్ట్ అయ్యి అలాంటివారితో మనము పోయాక ప్రయాణాన్ని కూడా గమ్యాన్ని చేరుకోవాలని చూస్తున్నాను కాబట్టి అలాంటి పరిస్థితులు మనము కొన్ని ఎదుర్కోవల్సి వస్తున్నాయి అలాంటప్పుడు మనుషుల సహాయం అనేది కూడా ఎంతైనా అవసరము ఎందుకనగా మనకు భాష రాదు మనకు తెలుగు మాత్రమే వచ్చు ఆ తెలుగు ఇక్కడ మాత్రమే పనిచేస్తుంది కానీ మరి కొన్ని రాష్ట్రాల్లో మరి ఈ తెలుగు అనేది ప్రయోజనము లేదు కాబట్టి మనం ఏం చెయ్యాలంటే అలాంటి వారిని మరి భాష వచ్చిన వారిని సహకరించి అలాంటి వారీని మనము స్పందించినప్పుడు ఆ భాష వాళ్ళు మాట్లాడి అక్కడికి మనల్ని తీసుకెళ్ళి ఒక మన పని కూడా చేసి పెట్టడానికి కూడా వాళ్ళు ఒక సహాయపడతారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా కష్టాలు లేకుండా మళ్ళీ మనం క్షేమంగా తిరిగి మన గమ్యానికి చేరుకుంటాము